నా ప్రాంతానికి చెందిన ప్రధాన కళారూపాలు మరియు చేతి పనులు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని పెయింటింగ్ మా ప్రాంతంలో అనేకమంది ప్రఖ్యాతి చిత్రకారులు ఉన్నారు వారు సాంప్రదాయం మరియు ఆధునిక శైలుల చిత్రాలు వేస్తారు మా ప్రాంతంలోని చిత్రాలు తరచుగా ప్రకృతి దృశ్యాలు దేవతలు మరియు స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి శిల్పం మా ప్రాంతంలో రాతి మరియు లోహ శిల్పాలు బాగా ప్రాచుర్యం పొందాయి ఇక్కడ శిల్పాలు తరచుగా దేవతలు జంతువులు మరియు చారిత్రాత్మక వ్యక్తులు బొమ్మలను చెక్కుతారు ఈ కళారూపాలు మరియు చేతి పనులు ఇతర ప్రదేశాల కళారూపాల కంటే భిన్నంగా ఉంటాయి ఎందుకంటే అవి ఆ ప్రాంతకు ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రభావాలను ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు మా ప్రాంతంలోని చిత్రాలు తరచుగా స్థానిక ప్రకృతి దృశ్యాలను మరియు దేవతలను కలిగి ఉంటాయి అయితే మా ప్రాంతంలోని వస్తువులు తరచుగా రంగురంగుల డిజైన్స్ కలిగి ఉంటాయి మరియు అవి స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి